హత్ చెప్పండి సార్

ఓకే సార్ అవునా సార్ అతనికి చాలా డౌట్స్ వస్తున్నాయి అంట సార్ వెరిఫై చేయడానికి ఎవరు చెప్తలేరు అంట సార్ ఇంటికాడ ట్యూషన్కి పంపిద్దామని ఆలోచిస్తున్నాం కొంచెం మీరు ఛాన్స్ తీసుకొని స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్ మీరు మీరు కొంచెం భయంలో పెట్టండి సార్ భయం పెడితే వాళ్ళకు అనేది కొంచెం డిసిప్లేన్ మెయింటెన్ చేస్తారు మళ్ళీ అతను మీరు చెప్పిన సిలబస్లలో కొంచెం అన్ని డౌట్స్ వస్తున్నాయి అంట సార్ ఆ డౌట్స్ క్లారిఫై చేస్తలేరు అంట ఇంటికాడ ఒకటే అదే చెప్తుండు అతను అల్లరి అంటే ఇంటికాడ కూడా అల్లరి చేస్తుండు సార్ తను ఇంటికి రాగానే వాళ్ళ మదర్ చాలా స్టడీ చదివిస్తుంది సార్ కూర్చోపెట్టి మరి కానీ అతనికి స్కూల్లో కొన్ని డౌట్స్ వస్తే స్కూల్లో క్లారిఫై చేస్తే అతనికి గిట్ల కొంచెం ఐడియా ఉంటుంది కదా సార్ వాళ్ళ మదర్ టేబుల్స్ అయితే నేర్పిస్తుంది సార్ మేము ట్యూషన్కి పంపిద్దామని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళే ఉంటారుగా ఇప్పుడు తను వర్క్ పర్పస్ ఆమె వెళ్తుంది నేను జాబ్ వచ్చి ఈవినింగ్ వస్తాను కదా సో ట్యూషన్కి పంపించే ప్లానింగ్లో ఉన్నాము ఈ మంత్ వరకు ట్యూషన్ అనేది పంపిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ